డాక్టరేనా మాట్లాడేది డాక్టర్ ఒక వన్ వీక్ నుంచి నా పళ్ళు నొప్పులేస్తున్నాయి డాక్టర్ సార్ రైట్ సైడ్ డాక్టర్ అవును డాక్టర్ ఇక్కడ ఏ పన్ను అయితే బ్లాక్ అయిందో ఆ పన్ను దగ్గర్నే చిగురు బాగా నొప్పులేస్తోంది డాక్టర్ అవును డాక్టర్ ఈ మధ్యనే చాక్లెట్స్ ఎక్కువ తిన్నా డాక్టర్ ఆ ఓ ఓకే సార్ డాక్టర్ మరి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా లేకపోతే ట్యాబ్లెట్స్తో తగ్గించుకోవచ్చా అది

ఓకే డాక్టర్ ర రేపు రమ్మంటారా మరి డాక్టర్ అవునా డాక్టర్ సరే మరి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారో చెప్తే అప్పుడోస్తా డాక్టర్ ఓకే డాక్టర్ డాక్టర్ మీ క్లినిక్లో లేడీ నర్స్ ఉంటారా

ఓకే డాక్టర్ డాక్టర్ వచ్చిన రోజె ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా ఇఫ్ ఒకవేళ నా పన్ను గిన్ను తీసేయాల్సి అట్లా ఏమైనా వస్తే మ్మ్ ఓకే డాక్టర్ మినిమం కానీ మ్యాక్సిమమ్ ఎంత ఖర్చు అవచ్చు దానికి ఓకే ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అ